భారతదేశంలో తప్పనిసరిగా కేదరినాథ్ బద్రినాథ్ శ్రీశైలం అదే విధంగా తిరుపతి అదేవిధముగా ఈశాన్య రాష్ట్రాలు కేరళ గోవా డిల్లీలో ఆగ్రా ముంబాయ్ సిటీ వైజాగ్ బీచ్ అరకు తెలంగాణలో హైదరాబాద్ ట్విన్ సిటీస్ ఇలా చెప్పుకుంటూపొతే ప్రతి ఒక రాష్ట్రంలోను భారతదేశంలో ఒక చోటు దగ్గర గొప్ప విశేషాలు ఉన్నాయి ఇదే విధంగా భారతదేశం అనేది సర్వ మత సమ్మేళనము ఇక్కడ చూడవల్సినది పంటలను కూడా మనం ఎక్కువగా చూడవచ్చు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఎవరెస్ట్ శిఖరాన్ని మనం బాగా చూడడానికి ఇష్టపడవచ్చు